ఈజ్ ఇట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ మేము న్యూగా ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం అండ్ మేము ఇం ఇంటికి అయితే ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రిక్ వర్క్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ వర్క్ సంబంధించిన ఎలక్ట్రీషియన్ ఉన్నాడా అంటే ప్రతీ బేసిక్ నుంచి మొత్తం స్విచ్బోర్డుల నుంచి మొత్తం పవర్ మొత్తం జనరేట్ చెయ్యాలి అన్నట్టు మాకు ఒక ఇప్పుడు ఒక ప్రెజంట్ అయితే మేమయితే ఇల్లు అయితే వన్ ఫస్ట్ ఫ్లోరును ఫస్ట్ ఫ్లోరు అయితే కన్స్ట్రక్ట్ చేసాం సెకండ్ ఫ్లోర్ కాదు ప్రేజంటయితే ఏం అవసరం లేదు జస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోరుకి ఫస్ట్ ఫ్లోర్కి మొత్తం వెయ్యించాలి మామ్ వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే మామ్

ఓకే మామ్ బట్ మీరెంత టైంలో ఫినిష్ చెయ్యగలుగుతారు మామ్ అది చెప్పగలుగుతారా కొంచెం ఓకే మామ్ అంటే ఒక ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి అంటే ఒక టీవీ మందం స్విచ్బోర్డు అండ్ నార్మల్ ఫ్యాన్కి స్విచ్బోర్డు నెక్స్టు ఒక రూంకి టూ స్విచ్బోర్డ్స్ ఉంటాయి మామ్ అంతే

ఓకే మామ్ సైట్కి విజిట్ అయ్యాక కాస్ట్ మాట్లాడతారా మామ్

ఓకే మామ్ నాకు పని తొందరగా అవ్వాలి మామ్ మనీతో ఏం ప్రాబ్లమ్ ఏం లేదు కాని మీరు అయితే పని కరెక్ట్గా చేస్తే నేను అయితే పేమెంట్ టైంకి టైంకి ఇచ్చేస్తాను మామ్ మీరు అయితే సైట్కి అయితే విజిట్కాండీ మామ్ సైట్కి విజిట్ అయ్యాక మనం కలుసుకుందాం ఓకే మామ్ థాంక్యూ మామ్